డ్రాయింగ్ చేసేటప్పుడు మేమైతే ఎలాంటి కళతోనంటే కళలో ఎదుట ఆ కస్టమర్ వాళ్ళ అభిరుచిని పట్టి చేస్తాం మా అభిరుచి ప్రకారం అయితే ల్యాండ్స్కేప్స్ ఆ రైతాంగము సమస్యలు మహిళ సమస్యల మీద కొన్ని పెయింటింగ్లు అయితే చేస్తాము అట్టాగే ఎవరైనా కస్టమరు ఆర్డర్ ఇచ్చి చేేపిచ్చయితే వాళ్ళ అభిరుచికరంగా కొన్ని దేవుడు బొమ్మలు తిరణాలు బొమ్మలు ఇలాంటివి చేయాల్సి ఉంటుంది పెయింటింగ్ చేస్తూ ఉంటాం మేము పెయింటింగ్ చేసే ఉపయోగించేటువంటి మెటీరియల్ అంతా ఎనామిల్ అయితే రేకుల మీద గోడ మీద రాసి అయితే చీరాల్లోనే తీసుకుంటాను ఆయిల్ పెయింట్ సంబంధించి యాక్ని సంబంధించి అయితే విజయవాడ విజయవాడ మళ్ళీ ఆర్ట్ గ్యాలరీలోనూ సర్వోదయలోనూ అవి పెద్ద షాపులు ఆ రెండిట్లో ఏదో దానిలో మాకు ఇష్టమైన క్యాన్వాసులు ఆయిల్ పెయింటింగ్స్ యాక్లిక్ బ్రష్లు అన్నీ అక్కడ తెచ్చుకుంటాం అయితే కళకు సంబంధించి కాస్ట్లీగా ఆయిల్ పెయింటింగ్ చేయాలంటే దానికి సంబంధించిన మెటీరియల్ క్యాన్వాస్ కానీ బ్రష్లు కానీ పెయింట్స్ కానీ ఖరీదు బాగా పెంచేసి ఉన్నాయి ఇప్పుడు వాటి కాస్ట్ ఎక్కువగా ఉంటూ ఉంది కస్టమర్లేమో వామ్మో ఇంత రేటా అంటారు మనం విజయవాడ నుండి మెటీరియల్ తెచ్చుకోవాలి వాటి రేట్లు చాలా విపరీతంగా పెంచాారు ప్రతీ మూడు నెల్లకి నాలుగు నెల్లకి క్యాన్వాస్ రేట్లు బ్రష్లు రేట్లు పెంచుతూనే ఉంటారు ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినా కళ మీద అభిరుచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కస్టమర్లైతే కొన్ని ఆర్డర్లు ఇచ్చి చేపిచ్చుకుంటూ ఉన్నారు దానివల్ల మనుగడ అట్టట్ల కొనసాగుతూ ఉన్నది ప్రస్తుతానికి